భారతీయ ఉద్యోగ మార్కెట్ పోటీతో కూడుకున్నది అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలు నైపుణ్యాల కొరత మరియు ఆర్థిక పరిస్థితులో ఒత్తిడిని ఎదుర్కొంటుంది అయితే న నైపుణ్యం కలిగిన నిపుణులకు మరియు కొత్త టెక్నాలజీ టెక్నాలజీలను అంది పుచ్చుకునే వారికి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం భారతీయ ఉద్యోగ మార్కెట్ ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్లు ఏంటంటే టెక్నాలజీలో మార్పులు అంటే ఆటోమేషన్ మరియు కృతిమ మ మేదస్సు వంటి కొత్త టెక్నాలజీల కారణంగా కొన్ని ఉద్యోగాలు కను కనుమరుగు అవుతున్నాయి మరికొన్ని కొత్త ఉద్యోగాలు సృష్టించబడుతున్నాయి ఈ మార్పులకు అనుగుణంగా ఉద్యోగాలు తమ నైపుణ్యాాలను మెరుగు మెరుగు మెరుగుపరచుకోవాల్సి ఉంటుంది నైపుణ్యాల కొరత చాలా కంపెనీలు తమకు కావాలసిన నైపుణ్యాలు కలిగి కలిగిన ఉద్యోగాలను కనుగో కనుక్కోవడంలో ఇబ్బంది పడుతున్నాయి దీనికి కారణం విద్య మరియు శిక్షణ వ్యవస్థలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా లేకపోవడమే ఇంకా ఆర్థిక ఒత్తిడి ప్రపంచ ఆర్థిక పరిస్థితులు మరియు దేశీయంగా ఉన్న అనిశ్చిత్తులు ఉద్యోగ మార్కెట్ పై ప్రభావం చూపుతున్నాయి దీని కారణంగా కొన్ని కంపెనీలు ఉద్యోగ నియమకాలను తగ్గించుకోవచ్చు లేదా నిలిపివేయచ్చు వేతన అసమన అసమానతలు కొన్ని రంగాల్లో ఉద్యోగాలకు ఉద్యోగులకు తక్కువ వేతనాలు చెల్లిస్తు ఉండడంతో చెల్లిస్తు ఉండడం వల్ల ఒక సమస్య ఒక సమస్యగా ఉంది ముఖ్యంగా ఆసంఘటిత రంగంలో పనిచేసే ఉద్యోగులు తక్కువ వేతనాలతో బాధపడుతున్నారు ఇంక భారతీయ ఉద్యోగ మార్కెట్లో కొన్ని ఉన్న అవకాశాలు అవి టెక్నాలజీ రంగము ఇంకా హెల్త్ కేర్ రంగము ఫైనాన్స్ రంగము ఇంకా రిటెల్ మరియు ఈకామర్స్ రంగాలు ప్రభుత్వం రంగం ఇలా భారతీయ ఉద్యోగ మార్కెట్ సవాళ్ళను సవాళ్ళతో కూడుకున్నప్పటికీ అవకాశాలకు కొదు కొదవలేదు సరైన నైపుణ్యాలు మరియు దృక్పథంతో ఉద్యోగ ఉద్యోగస్తులు విజయవంతం కావచ్చు